మా ఊళ్ళో ఎవరికైనా పాము కరిస్తే ఫస్ట్ ఆ వెనకట కాలం ఎట్లునేదంటే పాము క కరిచిన కాడి నుంచి కొంచెం పైకి దాకా కొంచెం పైకి అని ఒక కట్టు కట్టేవారు ఆ విషం అనేది నరాలనరాల నుంచి పైకి పోకుండా కరిచిన కాడ నుంచి కొంత దూరం పై భాగంలో ఇట్లా కట్టు కట్టేవాళ్ళు ఆ కట్టు కట్టి మన పాము మంత్రం వేసే వాళ్ళ దగ్గరికి పోయి పాము మంత్రం వేయించుకొని ఒక చెక్క ఉంటుంది అన్నట్టు పాము చెక్క అని దాన్ని కట్టుకుంటారన్నట్టు మొలదారానికి కట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు బ్రతుకుతారని ఒక ఆశ ఆ కరిచిన కాడ విషం తీసేసి ఆ కట్టు విప్పి ఇగ దానికి సంబందించిన మందు పసరు పొస్తాడు పోసి పోసినాక కొంచెం నయం అయితాదన్నట్టు మా ఊరిలో అయితే ఇలా చేస్తారు